పిల్లలు మరియు కొత్త తరానికి కళలు చేతి పనులపై ఆసక్తి మరియు శిక్షణ కోసం అనేక విషయాలు అవసరం నేడు సమాజంలో పిల్లల అభివృద్ధి మరియు శిక్షణ కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు సమర్థమైన శిక్షణ పిల్లలకు ప్రాథమిక విద్య మాత్రమే కాదు వారి వ్యక్తిత్వాన్ని తీర్చితిద్దేందుకు కూడా ఉత్తమ శిక్షణ అవసరం సామాజిక విలువలు సామరస్యం మరియు సహనంతో కూడిన శిక్షణే వారి ఉత్తమ అభివృద్ధికి తోడ్పడుతుంది ఆనందకరమైన నీర్ పిల్లలు ప్రాక్టికల్ స్కిల్స్ ఆర్ట్స్ సైన్స్ మరియు సృజనాత్మకత ఆలోచనల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు ప్రేరణ పిల్లలు మరియు యువతకు ప్రేరణ కావడం ఎంతో ముఖ్యమైనది ఆలోచనాత్మకంగా సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో మార్పు చేయడం కోసం ప్రేరణ అవసరం సామాజిక సహకారం మరియు వ్యవహారిక నైపుణ్యం యువత అనేక సమస్యలను పరిష్కరించడానికి సమాజంలో భాగస్వామ్యం అవ్వాలని సోదరాభివృద్ధికి కృషి చేయాలని ప్రేరేపించాలి సృజనాత్మకత ఆలోచన శిక్షణతో సృజనాత్మకతను నేర్పడం వివిధ కళల ద్వారా పిల్లల భావాలను వ్యక్తం చేసేందుకు దారితీయడం సమాజం సఫలమైందని చెప్పవచ్చు ఇలాంటి మార్పులను క్రమంగా అవలంబించి యువత ఆకాంక్షలను పరిష్కరించి వారికి దారి తీసేలా ఎప్పటికప్పుడు పునరుద్ధరించడమే సమాజానికి మూల్యం కట్టిన శిక్షణతో కూడిన విజయం